మ్యాడమ్ చెప్పండి మ్యాడమ్ కిషోర్ లోకల్ గైడ్ నుంచి మాట్లాడుతున్నాను అండి అవును మ్యాడమ్ మీకు ఏ విధంగా సహాయపడగలనండి అవును మ్యాడమ్ ఏమైంది చెప్పండి అంటే ప్రెజంట్ అయితే కొంచం ఎండలు ఎక్కువగా ఉన్నాయి మ్యాడమ్ అంటే మళ్ళీ ఈవినింగ్ అయినప్పటికీ కొంచెం క్లైమేట్ బాగానే కూల్ అవుతుంది మ్యాడమ్ ఇప్పుడు ఎండ్రగట్రా ఏమన్నా కూడా మామూలుగా మార్నింగ్ టైం అయితే ఇక్కడ క్వారణ్యం మడా ఫారెస్ట్ అని ఉంటుంది మ్యాడమ్ అక్కడ ఎండ్రాగట్రా ఏమో అంతలా ఉండదు మొత్తం ఉంటుంది అంటే ఫ్యామిలీతో అక్కడ టూరు గట్రా బాగుంటుంది మ్యాడమ్ అక్కడికి సో మీరు అవి చూసుకొని నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఆ టైంకి రిటర్న్ అయిపోతే మనం డైరెక్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఆ టైంకి బీచ్ కూడా కొంచెం కూల్ అవుతుంది మ్యాడమ్ అంతే మ్యాడమ్ అంతే ఏముండదండి ఓకే మ్యాడమ్ ఉంటాయి మ్యాడమ్ అది కూడా చెప్తానండి అది కూడా అది ఈవినింగ్ టైం అయితే మార్చ్ బాగుంటుందండి మీకు లైన్గా షెడ్యూల్ చెప్తున్నానండి అంటే మార్నింగ్ అయితే ఇలాగా మడా ఫారెస్ట్ అక్కడి నుంచి ఆఫ్టర్నూన్ మనం రిటర్న్ అయిపోయి మళ్ళీ ఇక్కడ బీచ్ సైడ్ వెళ్ళొచ్చు అక్కడి నుంచి మీరు ఆ పక్కనే రిసార్ట్ గట్ర ఉంది మ్యాడమ్ ఆ రిసార్ట్లో మీరు ఫ్రెష్ అప్ అయిపోయి నీటుగా మళ్ళీ అక్కడి నుంచి అలా రెస్టారెంట్ మాల్ ఐనాక్స్ అన్ని ఉన్నాయండి అక్కడ అంత ఆ రెస్టారెంట్లోనే నెక్స్ట్ ఆ మాల్ ఐనాక్స్లోనే మొత్తం పిల్లలకు ఆడుకునే గేమ్స్ కానీ లేకపోతే సినిమా గానీ లేదంటే సినిమా దియేటర్ గానీ తినే ఫుడ్ అన్ని అక్కడ అవైలబుల్గా ఉంటాయి మ్యాడమ్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంతే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ అది ఇంకా బెటర్ అండి ఎక్కడ అంటే మీకు క్లైమేట్ ఇక్కడ మాకు తెలుసు కాబట్టి ఏ కండిషన్లో ఎక్కడ తీసుకెళ్ళాలో మాకు ఆ డేట్ని బట్టి మేము తీసుకెళ్తాను మ్యాడమ్ ఒకవేళ వర్షం వచ్చినా ఎండ వచ్చినా మాకు ఏ టైంలో ఎక్కడికి తీసుకెళ్ళాలో తెలుసు కాబట్టి ఆ టైంకి మేం తీసుకెళ్తాను మ్యాడమ్ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఎన్ని డేస్ అయినా మాకు స్టే చేసిన పర్వాలేదు ఓకే మ్యాడం నేను మీ కండిషన్స్ నేను నెట్లో చూసి ఆ కండిషన్స్కి ఏది బాగుంటుందో మీకు నేను రాసి మీకు మామూలుగా వాట్సాప్ చేస్తాను మ్యాడం ఓకే మ్యాడమ్ ఓకేనండి ఓకే త్యాంక్ యూ మ్యాడమ్